కోనసీమజిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగల్లో ఒకటి సంక్రాంతి సంక్రాంతి రోజున మూడు రోజులు పండగ జరుపుకుంటారు దీనిలో భాగంగా రెండవ రోజు జరుపుకునే పెద్ద పండుగ రోజున కొత్తపేట జిల్లాలో జరిగే బారి ప్రభల తీర్థం చాలా ముఖ్యమైనది ఇది కొత్తపేటలో ఉండే అన్ని విధుల నుంచి ప్రభలను ఊరేగించి తీసుకొచ్చి ఒకచోట పెట్టి భారీ ఎత్తున జనం గుమిగూడి సాయంత్రం భారీ ఎత్తున బా బాణాసంచా పేలుస్తారు ఇది చాలా సాంస్కృతికమైన పండుగ దీనిని చూడడానికి చుట్టుపక్కల నుంచి అనేక జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది జనం వస్తారు అలాగే దీనితో పాటు మూడవరోజు జరిగే జగ్గంతోట ప్రభల తీర్థం కూడా చాలా గొప్పది ఇది అనాదిగా ఏళ్ళ తరబడి వస్తున్న సంస్కృతి ఈ జగ్గంతోట యొక్క ప్రభల తీర్థం తెలుగు సాంస్కృతిక ఉట్టి పడుతుంది దీనిని మన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగే ఢిల్లీకి ఘట్టంగా గత సంవత్సరం ఎన్నికయింది ఏపీ నుంచి ఈ ప్రభల తీర్థం యొక్క ఘట్టం ఢిల్లీ వీధుల్లో తిరిగింది అంత ఉన్నతమైనది మా తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు అలాగే వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలకు ఒక పెద్ద మంచి వ్రతం ప్రతి ఒక్క స్త్రీ కూడా శ్రావణ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకుని తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ తెలుగు జాతి యొక్క కళను ఉట్టి పడిపోయేలా చేస్తుంది అలాగే ఉగాది ఉగాది రోజున మన రైతులందరూ ఏరువాక సాగి వారి వారి యొక్క పనిముట్లకు పూజ చేసుకొని ఎంతో ఇదిగా తెలుగు సంవత్సరాన్ని జరుపుకుంటారు